విమానాశ్ర సంస్థఏనా ఆండీ నా పేరు షేక్ నాగూర్ వలి అండీ

నేను రాత్రి మీ విమానాశ్రయంలో నుంచి ప్రయాణం చేశానండి

నా లగేజ్ నాకందే సమయం వరకు నేను ఉండలేకపోయానండి కొంచం నా లగేజ్ నా రూమ్ వరకు మీరు చేర్చగలరా రాత్రి ఆలస్యం అయినందువలన నేను నా హోటల్కి చేరుకున్నాను అవును మేడం అవునండి అవునండి అదే నా లాగేజ్ నా హోటల్కి చేర్చి కొంచం ఏదైనా ఉంటే చూసి చెప్పండి పంపిణీ చేయడానికి మీరు చేయాల్సినయి ఏమన్నా ఉంటే చూడండి అవునండి రాత్రి లేటైపోవడం వల్ల నేనింకా ఏంచేయాలో అర్దం కాక హోటల్కి వచ్చేశాను మీరే ఎలా అయినా చూసి చేయండి పంపిణీ సేవ కోసమే మళ్ళీ మిమ్మల్ని ఆద్వరించాను అవును మేడం ఓకే థ్యాంక్ యు మేడం